నాకు నీకు ఎక్కడ ఈత కొట్టడం ఇష్టం అని అంటే మా దగ్గర ఒకటే సరస్సు లైక్ ప్రాణహిత నది ఎందుకు ఇష్టం అంటే అక్కడ ప్రాణహిత నది దగ్గరలో కాళేశ్వరం టెంపుల్ ఉంటుంది అక్కడ నుం ఇక్కడ మేము స్నానాలు వేసి అక్కడ దేవున్ని దర్శించుకునేకి వెళ్తాము అదే విధంగా ఇంకా మీకు ఇయర్లీ వన్స్ జాతరలు ఉంటాయి అక్కడ మాకు ఇంకా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది అండ్ మా ప్రాణహిత నది ఎక్కడంటే తెలంగాణ స్టేట్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ కాళేశ్వరం ప్రాణహిత నది ఇది ఇక్కడ ఉంటుంది ఓకే మీరు కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు అండ్ ఆ కాళేశ్వరం టెంపుల్ కూడా చూడవచ్చు ఆ ప్రోజెక్ట్ కూడా చూడచ్చు అంతే ఇంకా బై బై టా